పురుగులు కుడితే గుంటగల్జేరాకు నల్లాలం గునుకు గునుకాకు

తెల్ల గల్జేరాకు పచ్చలు అయితే దాన్ని దంచి కాళ్ళకు చేతులకు రాసి కూర వండి పెడితే పచ్చల రోగం పోయేది నాడు పురుగులకు ఇవి ఇవి గునుకాకు పెడితే పోతుంది గుంట గల్జేరాకు పెడితే పోతుంది తేనె తీగలకి ఏమో

ఏంటి దాని పేరు ఏందో ఉన్నది వెన్న వెన్న తడి రాయాలి వెన్న తడి రాయాలి వెన్న తడి రాస్తే చల్ల పడుతుంది